హలో ఎవరండీ మాట్లాడేది అవునండి మీరెవరు సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అవును సార్ కొంచెం పంపించడానికి జ్వరం వచ్చింది సార్ నైట్ నుంచి ఫుల్ జ్వరం వచ్చేసింది వాళ్ళు నిన్న వచ్చారు సాయంత్రం సాయంకాలం వచ్చేసాడు మా భార్య చూసింది మధ్యలో పడుకున్నాడు తిన్నాడంట నేను వచ్చేసరికల్లా పడుకుండిపోయారు వాడికి రాత్రిలో మస్తు చలి పట్టింది సార్ నైట్ జలుబు పట్టింది జ్వరం వచ్చింది నైట్ డాక్టర్కి తీసుకెళ్ళాం సార్ ఇక్కడ మనము చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్లని ఉంది చిల్డ్రన్ హాస్పిటల్ చూపించి చూపించాము డాక్టర్ కొంచెం రెస్ట్ కావాలని చెప్పారు వాళ్ళకి అవునా అవునా చాలా సంతోషం సార్ అవును ఇంటి కాడ కూడా చాలా సాంగ్స్ పాడుతాడు మా అబ్బాయి పంపిస్తాం సార్ ఒక కొద్దిగా డాక్టర్ రెస్టు తీసుకోమని చెప్పాడు ఒక మంచి అవునా సార్ అట్లేం లేదు సార్ పంపిస్తాను నేను పంపించేవాడినే నేను స్కూల్కి పోకపోతే నేను కూడా ఊరుకోను అబ్బాయిని పంపింస్తాము కొంచెం డాక్టర్ కొంచెం రెస్టు తీసుకోవాలని చెప్పాడు కొంచెం రెస్ట్ తీసుకుని విశ్రాంతి తీసుకుని టాబ్లెట్స్ ఇంతకుముందు వేసి పడుకున్నాడు మాట్లాడతారా సార్ ఇంతకుముందు పడుకొన్నాడు ఈ మాట్లాడతున్నపుడు కొంచెం ఇచ్చే వాడిని కాదు పడుకున్నాడు మీకు ఒక నేను టూ డేస్లో పంపించేస్తాను పిలగా అబ్బాయిని కాలేజీకి చూపించాను సార్ క్లాస్ టీచర్ ఎవరో నాకు ఇంతకుముందు కాల్ చేసినట్టుంది నేను లిఫ్ట్ చేయలేదు అతనికి కూడా చెప్పండి సార్ కొంచెం అటెండెన్స్ వేయించండి ఓకే కొంచెం ఏంకాదు మళ్ళీ వచ్చాక కూడా వాళ్ళ అబ్బాయి మళ్ళీ భయపడతారు కదా మళ్ళీ మళ్ళీ స్పీడు అందుకుంటారులే కొంచెం వాళ్ళు రెగ్యులర్ చదువుతాడు మా వాడు కాస్త మంచిగానే చదువుతాడు అవునా ఏం లేవులే చదువుతాడు మంచిగానే ఉన్నాయి సార్ అట్లా ఏం లేదు ఇప్పడు చూపించాం చూడంగానే పంపించేస్తాం ఓకేనా సార్ ఓకే సార్ నేను కొంచెం వర్క్లో ఉన్నాను ఓకే సార్